ఆ నమస్తే అండి చెప్పండి ఆహ ఏమేం పువ్వులు కావాలండి మా దగ్గరా గులాబీలుంటాయి సన్నజాజులుంటాయి మల్లెపువ్వులు ఉంటాయండి ఇంకా రకరకాలా చామంతులు లిల్లీలు ఇవన్నీ చాల రకాల పూవులున్నాయండి మా దగ్గర గులాబీల్లో రకాలున్నాయండి గులాబీల్లో కూడా నాలుగైదు రకాలున్నాయి ఎర్ర గు హైబ్రిడ్ హైబ్రిడ్ ఉన్నాయండి అలాగే అందులో కలర్స్ కూడా ఉన్నాయండి రంగురంగులు ఉంటాయి కదండి ఆ ఎర్ర గులాబీ మా దగ్గర ఇప్పుడు గులాబీలు వచ్చేసీ బుట్ట చొప్పున అమ్ముతూ ఉంటామండి మనం బుట్ట ఆ బుట్ట బుట్ట వచేసి ఐదువందల రూపాయలు పడుతుంటుంది గులాబీ పువ్వులు ఐదు వందలు పడుద్దండి బుట్ట ఐదు వందలు పడుద్దండి ఆ గులాబీలు బుట్ట ల్లెక్కన అమ్ముతామండీ ఈ మల్లెపువ్వులు కానీ సన్నజాజులు ఇవన్నీ కూడా మూరలెక్కన అమ్ముతా ఉంటాం ఆ చామంతులు బుట్టల్లెక్కన అమ్ముతామండి ఐదువందలు పడుద్దండి అవునండి పడుద్దండి ఒక నాలుగొందల దాకా పడుతుందండి ఏవండీ లిల్లీలు అది రేట్ ఎక్కువండి అది ఏడువందలు పడుద్దండి బుట్ట వచ్చేసి ఏడువందలు రూపాయలు పడుతుంది ఇప్పుడు మార్కెట్ లో అది రేట్ ఎక్కువుంది అది దాన్ని చు లోటస్ కావాలండీ ఎన్ని మీకు మీకు ముందుగానే కావాలో చెప్తే మేము ముందుగా మేము ఆర్డర్ పెడతామండి ఆ ఖచ్చితంగ ఖచ్చితంగ ఒకవేళ మీరు ము మీకు ఏం కావాలో దాని బట్టి నేను అలాగే అండి అలాగే ఖచ్చితంగ ఖచ్చితంగ మేము రేట్ ను కూడా చూసే ఇస్తాను

తగ్గిస్తానండి తగ్గిస్తాను ఇప్పుడు రేట్ వచ్చి మనకి ఏడు వందలు పడిందంటే మీకు రువందలకి అలా ఇస్తానండి నాలుగు వందలా నాలుగు వందలంటే చాల తక్కువ మాట్లాడతన్నారండి బాబు మాకు అది రావడానికి అక్కడి నుంచి మాకు మార్కెట్ కి రావడానికే మాకు ఛార్జీలు అన్నీ చూసుకుంటేనే మాకు ఆఋ వందల వరకు పడుతుం టుందండి మాకు ఎలాగైతే మాకు ఐదువం దలు పడుద్దండి ఐదువందలు వరకు ఇవ్వగలను ఐదువందలు పడుద్ది అలాగే అండి అలాగే అలాగే ఖచ్చితంగా తగ్గిచ్చి ఇస్తాను అలాగే మీకు ఈ గులాబీలు ఒకటే సరిపోతుందండి మీకు గులాబీలు సరిపోతాయా లిల్లీలా ఆ ఆయ్ ఆ అలాగే అండి అలాగే అన్ని చూసి నేను రేట్ మీకు చెప్తానండి ఖచ్చితంగా రేట్ నేను మిమ్మల్ని బట్టి నేను రేట్ చూసుకుని చెప్తానండి అలాగే అలాగే ఖచ్చితంగా అండి అలాగే అండి ఒకవేళ మీరూ వేరే ఇలా వెళ్తా నంటే దారిలో మాకు షాప్ ఇక్కడేనండి సెంటర్ లో మధ్యలో ఉంటుంది కదా షాప్ కు వచ్చి కనబడితే దాని బట్టి నేను మీకు మాట్లాడి మీకు చెప్తానండి ఆ అలాగే అండి అలగే అండి ఖచ్చితంగా అలాగే అలాగే సరే అండి సరే అలాగే